సర్దుకోవడం కష్టమైన ఒక అమ్మాయితో నేను కలిసి పని చేయాల్సి వచ్చిన సమయం గురించి నేను ఇప్పుడు చెబుతాను అది ఏంటంటే మా కళాశాలలు మా కళాశాలలో మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో మేము నృత్యం చేయాల్సి ఉంటుంది ఎవరికి ఇష్టమైన వాళ్ళ నృత్యం లేదా పాటలు అవన్నీ పాడతారు లేదా నృత్యం చేస్తారు లేదా పెయింటింగ్లు వేస్తారు లేదా డ్రాయింగ్లు వేస్తారు ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు చేస్తారు ఎవరికి నచ్చిన టాలెంట్ని వాళ్ళు చూపించుకుంటారు అలాగే నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నేను నృత్యం చేసే టీంలో ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయికి సర్దుకోవడం అస్సలు రాదు ఆ అమ్మాయితో సర్దుకోవడం నాకు రాలేదు ఇలా ఈ సమయం నాకు వచ్చింది ఈ సమయంలో నేను ఫస్ట్ తనతో సరిగ్గా మాట్లాడి తను ఏంటో తన గురించి తెలుసుకొని ముందు ఎప్పుడూ మాట్లాడలేదు ఆ అమ్మాయి ఎప్పుడూ నాకు తెలియదు మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు మేము ఎప్పుడూ ఏమీ పని చేయలేదు కలిసి ఈ సర్దుకోవడం అనేది వచ్చినపుడు నేను సర్దుకున్నాను ఎందుకంటే నాకు నృత్యం అంటే చాలా ఇష్టం సర్దుకోకపోతే నన్ను ఆ నృత్యం నుంచి తీసేస్తాము అన్నారు అందుకని ముందు ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాను అమ్మాయి గురించి తెలుసుకొని మేము ముందుగా మాట్లాడుకొని మంచి పరిచయం పెంచుకొని మిత్రులు అయ్యాము మిత్రులు అయ్యాక మేము నృత్యం గురించి మాట్లాడుతూ ఇవన్నీ చేసి మేము దగ్గర అయ్యాము అప్పుడు తెలిసింది ఆమె కూడా మంచి అమ్మాయి అని ఇలాగే మేము మంచిగా మాట్లాడుకొని మంచిగా ఒకరి గురించి ఒకరు తెలుసుకొని నృత్యం గురించి మాట్లాడుకొని ఇదంతా మంచిగా మాట్లాడుకున్న తరువాత ప్రతీ రోజు నృత్యానికి కలిసి వెళ్ళడం తరువాత అయిపోయాక ఇంటికి కలిసి వెళ్ళడం ఇలా చేసాము ఇది నాకు చాలా ఉపయోగ పడింది ఇలా పరిచయాలు పెంచుకుంటే మనకు ఇతరుల గురించి తెలుస్తుంది అలాగే సర్దుకుపోవడం అనేది చాలా మంచిది అందరి అన్నింటిలో మనకి పై చేయి ఉండాలంటే కాదు అన్నింటిలో మనమే గెలవాలి అంటే కూడా కాదు జీవితంలో మనం సర్దుకుపోవడం అనేది నేర్చుకోవాలి అది నేను ఆరోజు నేర్చుకున్నాను ఇప్పుడు ఆ అమ్మాయితో నేను చాలా మంచిగా ఉంటాను ఈ పరిస్థితిని నేను చాలా మంచిగా ఎదురుకున్నాను